హలో ఆ హలో ఎలా ఉన్నారు మీరు బాగున్నారా బాగున్నాము అదే మన ఎన్జిఓ గురించి తెలుసు కదా మీకు ఈ ఎన్జిఓ ఏం చేేస్తుందంటే మనకి పల్లెల్లో చదువు రాని వాళ్ళకి చదువు నేర్పించడం తర్వా తర్వాతేమో ఆరోగ్యం ఇప్పుడు గర్భిణిస్త్రీలు ఉన్నారనుకోండి గర్భిణిస్త్రీలు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది చెప్పడం ఆ తర్వాత చిన్న చిన్న అంటు వ్యాధులు వచ్చినప్పుడు అంటు వ్యాధుల నుంచి ఎలా రక్షించబడాలి శుభ్రంగా ఎలా ఉండాలి అనేది చెప్పడం జాగ్రత్త పడ్డం తర్వాత చిన్నప్పుడే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా ఆడపిల్లలకి కొంచెం పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వచ్చ తగినచ్చివచ్చి పెళ్ళి చేసేస్తారు ఎన్జీఓ చేస్తుందండి అది వచ్చేవారం మీ గ్రామంలో ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాము మన గ్రామస్థులు అందరు వస్తే ఇప్పుడు అక్షరాస్యత చదువు లేని పిల్లలకి చదువు చదువు బడికెళ్ళేలాగా తర్వాత ఆరోగ్య సమస్యలు చూసుకునేలాగా ఆ తర్వాత అంటు వ్యాధుల నుంచి ఎలా రక్షణ పొందాలి ఎలాంటి మంచి నీళ్ళు తాగాలి ఇలాంటి విషయాల గురించి మనం అర్థమయ్యేలాగా గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం కల్పిందాము మీరు ఇప్పుడు మనం మీ గ్రామంలో ఉన్న సర్పంచు మిగతా వాళ్ళందరిని అరేంజ్ చేయండి ఆ ఇంకా ఏం చేద్దామనుకుంటున్నారు మీరు ఇంకా ఇంకా ఎలాంటి కార్యక్రమం చేద్దాం గ్రామంలో

అవును అది చేద్దాము ఇంకా మన గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలనేది ఆలోచిదాము సో వచ్చే వారంలో ఎక్కువ మంది గ్రామ ప్రజలు ఉండేలా ఏర్పాటు చేయండి మనం ఎన్జీఓలలో ఉపయోగం ఉందనేది అవి బాగా చేద్దామండి ఓ ఓకేనండి థ్యాంక్ యూ అండి ఆ